మా ప్రాంతం లో నేరాలు ప్రమాదాలను పోలీసులు చాలా చక్కగా నియంత్రిస్తున్నారు ఏ చోట నేరం జరిగినా అక్కడికి వెంటనే వెళ్ళి అక్కడ సమస్యలను వారు పరిష్కరిస్తున్నారు రోడ్లపై ప్రమాదాలు జరగకుండా వారు ఎప్పటికి అప్పుడు నియంత్రణ చర్యలు బాగా తీసుకుంటున్నారు ఓవర్ లోడ్తో ఎక్కువగా ఎక్కువ మందిని ఎక్కించుకుని అధికంగా తిరిగే వాహనాలను ఆపి వారికి ఫైన్లు విధిస్తున్నారు అలా చెయ్యడం వల్ల వారి యొక్క రక్షణ మెరుగుపడుతుంది వారికి మళ్ళీ అలా చెయ్యకూడదు అనే భయం కలుగుతుంది అలాగే సాయంత్రం నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఉండి ఎవరి దగ్గర లైసెన్స్ లేకపోయినా ఏం లేకపోయినా వారిని శిక్షిస్తున్నారు అలా చెయ్యడం వల్ల ప్రజల్లో ఒక్క ప్రమాదాలను నియంత్రించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మధ్య కాలంలో యువకులు బాగా ప్రమాదాలకు గురి అవుతున్నారు మరణిస్తున్నారు ఎక్కువ స్పీడ్తో బండులు నడపడం వల్ల యువకులు చాలామంది మరణిస్తున్నారు అలా జరగకుండా ఉండాలంటే పోలీసులు వారి తల్లి తండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం చాలా ఉంది మైనారిటీ తీరకుండా పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు అని రూల్స్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అలా చేస్తేనే కానీ యువకుల యొక్క మరణాలను మనం తగ్గించలేము పౌరుల రక్షణార్థం మెరుగుపర్చాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వారే రేపటి తరానికి భవిష్యత్తుకు పునాది ఎందుకంటే వారు చాలా విషయాలను నేర్చుకోవాలి పోలీసులు అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసుల్లా తయారవుతున్నారు అందరు బాగా చూస్తున్నారు చెప్తున్నారు ప్రతిదీ డిజిటల్లో కూడా వారు చెబుతున్నారు